పశువుల పెరుగుదల పెంచడానికి వివిధ మార్గాలు పశువుల పెరుగుదల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా సరైన ఆహారం ఆరోగ్య సంరక్షణ సరైన వాతావరణం వ్యాధినిరోధక చర్యలు మరియు పశుసంవర్థక నైపుణ్యాలపై అవగాహన కలిగి ఉండడం అవసరం ఒకటి సరైన ఆహారం మరియు పోషకాహారం పశువుల ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు మంచి ఆహారం అత్యంత ముఖ్యమైనది సరైన పోషకాహారం లేకుంటే అవి బలహీనంగా మారి వ్యాధులకు గురి కావచ్చు ఆహారం అందించడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు గ్రహస్ గ్రహస్త్సాహారం పచ్చిగడ్డి నపియర్ గడ్డి జొన్నగడ్డి వంటి పోషకాహారంతో కూడిన గడ్డి తినిపించడం రఫ్ ఫీడ్ పొడిగడ్డి భూస తృణధాన్యాలు అందించడం ద్వారా పశువులకు అవసరమైన ఫైబర్ లభిస్తుంది శక్తివంతమైన ఆహారం శనగ పట్టు మొక్కజొన్న నువ్వుల పట్టు గోధుమ బ్రాన్ కాప్ కేక్ వంటి ఆహార పదార్థాలను ఇవ్వడం నీటి అందుబాటు పశువులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలి దోషపూరితమైన నీరు వల్ల అనేక రకాల రోగాలు సమస్యలో పడతారు ప్రతి పశువులకు రోజుకు కనీసం ముప్పై నుండి యాభై లీటర్ల నీరు అవసరం ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధినిరోధక టీకాలు సమయానికి వేయించుకోవడం పురుగు మందులు సమయానికి ఇవ్వడం శుభ్రమైన షెడ్లు మరియు సన్నిహితమైన వాతావరణం కల్పించడం సరైన వైద్యపరమైన సహాయం తీసుకోవడం